మహమ్మారి సమయంలో చదువుకోవడానికి సైన్స్ టెక్నాలజీ జనాలకు చాలా సహాయపడింది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విద్యపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేయబడ్డాయి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఇంటి నుండి చదువుకోవడానికి మరియు బోధించడానికి డిజిటల్ లర్నింగ్కు మారవలసి వచ్చింది సైన్స్ మరియు టెక్నాలజీ ఈ పరివర్తనను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషించాయి డిజిటల్ లెర్నింగ్ సాధనాలు మరియు వనరులను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు మరియు ఇంజినీర్లు కృషి చేశారు ఈ సాధనలు మరియు వనరులు విద్యార్థుల మరియు ఉపాధ్యాయులకు ఇంటి నుండి చదువుకోవడానికి మరియు బోధించడానికి అవసరమైన సామర్థ్యాలను అందించాలి డిజిటల్ లెర్నింగ్ యొక్క లాభాలు మరియు నష్టాలు డిజిటల్ లర్నింగ్ యొక్క అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇది విద్యార్థులకు వారి సొంత వేగం మరియు సమయంలో నేర్చుకోవడానికి అనుమతి ఇస్తుంది ఇది విద్యార్థుల వివిధ ప్రపంచ ప్రాంతాల నుండి ఇతర విద్యార్థులతో కమ్యూనికేట్ చేయడానికి మరియు నేర్చుకోవడానికి కూడా అనుమతిస్తుంది అయితే డిజిటల్ లర్నింగ్ కొన్ని సవాలను కూడా కలిగి ఉంది ఇది విద్యార్థులకు సాంకేతిక సామర్థ్యాలను కలిగి ఉండే అవసరం ఇది విద్యార్థులకు ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉండే అవసరం కూడా ఉంది డిజిటల్ లర్నింగ్ యొక్క కొన్ని ప్రయోజనాలు మరియు నష్టాలు ఇక్కడ ఉన్నాయి లాభాలు విద్యార్థులు వారి సొంతవేగం మరియు సమయమును నేర్చుకోవచ్చు విద్యార్థులు వివిధ ప్రపంచ ప్రాంతాల నుండి ఇతర విద్యార్థులతో కమ్యూనికేట్ చేయవచ్చు మరియు నేర్చుకోవచ్చు డిజిటల్ లర్నింగ్ సాధారణంగా పాఠశాలలు మరియు కళాశాల కంటే తక్కువ ఖర్చయినది తక్కువ ఖరీదైనది నష్టాలు విద్యార్థులకు సాంకేతిక సామర్థ్యాలను కలిగి ఉండే అవసరం విద్యార్థులకు ఇంటర్నెట్ కనక్షన్ కలిగి ఉండే అవసరం డిజిటల్ లర్నింగ్లో విద్యార్థులు తమ సమ సహచరుల నుండి మరియు ఉపాధ్యాయుల నుండి వ్యక్తిగత మద్దతును కోల్పోవచ్చు